పుస్తకాలు కాకుండా నేను న్యూస్ పేపర్లు బాగా చదువుతూ ఉంటాను అన్నీ రకాల న్యూస్ పేపర్లు ఆంధ్రజ్యోతి సాక్షి ఇవన్నీ చదువుతూ ఉంటాను మ్యాగ్జైన్లు కూడా చదువుతాను ఎక్కువ ఆదివారం వచ్చే బుక్కుస్ బుక్లు ఉంటాయి కదా అవి తరచుగా చదువుతూ ఉంటాను అందులో ఉండే స్టోరీస్ కంటిన్యూగా మిస్ అవ్వకుండా ప్రతి ఆదివారం ఆ బుక్కు చదువుతూ ఉంటాను కంటిన్యూగా ఆ స్టోరీ ఫుల్ ఫుల్ అయ్యే వరకు అదే విధంగా అందులో ఉండే గేమ్స్ నెస్ట్ ఫజిల్స్ అవన్నీ చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను బుక్కులో ఒక్క పేజ్ కూడా మిస్ కాకుండా చదువుతూ ఉంటాను